హలో సొల్లు చెప్పండి అవునండి చెప్పండి మేడం ఓకే

సరే మేడం ఇప్పుడు నేను అల్రెడీ చేశాను నేను అల్రెడీ చేశాను మీ ఇంట్లో వర్కు అవన్నీ ఒక ఇంచు పైపే అనుకుంటా వేసింది ఇప్పుడు వచ్చి నేను వచ్చేటప్పుడు పైపు కొనుక్కుని వచ్చేస్తాను బోరులో వచ్చి వాటర్ ఎందుకు రాలేదు అంటే అది వచ్చి బోరులో వచ్చి వాటర్ లోతుకి వెళ్ళి ఉంటుంది కాబట్టి మనం పైపులన్నీ విడదీసి మనము ఒక పైపు ఎక్స్ట్రాగా దానిలో దింపాలి ఆ విధంగా దింపి చూస్తే వాటరు ప్రెషర్ అనేది అంటే ఎక్కువ వస్తుంది ఇంతక ముందు మీ ఒక్క ట్యాంకు వస్తుంది అన్నారు ఇప్పుడు హాఫ్ ట్యాంకే వస్తుంది అన్నారు కదా ఇప్పుడు ట్యాంకు ఫుల్గా వచ్చే విధంగా ఒక పైపు మారిస్తే మనకి సరిపోతుంది విరిగిపోయిన పైపు వచ్చి ఒక కప్లింగ్ జాయింట్ కప్లింగ్ ఒకటి తీసుకుని నేను గమ్ తీసుకుని వస్తాను దాన్నీ వచ్చి నేను అచాట్ అటాచ్మెంట్ చేస్తాను అతికిస్తాను తరవాత ట్యాపు పోయింది అన్నారు కదా ఆ ట్యాప్ కూడా నేను తెస్తాను మేడం మీకు మీకు రబ్బర్ కావాలా స్టీల్ కావాలా మేడం ఆ ట్యాపు సరే సరే మేడం ఓకే నేను అది తెస్తాను నేను మొత్తం వచ్చి చేస్తాను మేడం నేను ఇప్పుడే వచ్చి అదెంత ఒక హాఫ ఆన్ అవర్ పని పడుతుంది బోరు బోరులో లాగడం వచ్చి అది ఒక ఇద్దరు మనుషులు కావాల్సి వస్తుంది అది కొంచెం లేట్ అవుతుంది మిగతా పనులంతా ఒక హాఫ ఆన్ అవర్లో అయిపోతుంది దానికి ఒక ఇద్దరు మనుషులు కావలసి వస్తుంది తీసుకొస్తాను దానికి కావలసిన లేబర్ మీరు ఇయాలి మేడం సరే మేడం ఇంక నేను తీసుకొస్తాను మేడం